ఖచ్చితంగా ఈ పుట్టిన రోజు వేడుక కోసం బ్యాకప్ గ్యాస్ సిలిండర్ ఉండడం చాలా ముఖ్యం ఇక్కడ మనం గ్యాస్ ఏజెన్సీని పిలిచి ఆదపు సిలిండర్ బుక్ చేసుకోవడానికి మనం చెయవలసిన విషయాలు గ్యాస్ ఏజెన్సీకి కనెక్షన్కి సంబంధించిన ఏజెన్సీ నెంబర్ని కనుగొని వారిని సంప్రదించాలి అలాగే గ్రాహక ఐడి మన గ్యాస్ కనెక్షన్కు సంబంధించిన వినియోదరణ ఐడి సిద్ధంగా ఉంచుకోవాలి డెలివరీ చిరునామా సిలిండర్కు డెలివరీ చేయవలసిన సరైన చిరునామాను అందించాలి అలాగే మనకు అదనపు గ్యాస్ సిలిండర్ అవసరమని స్పష్టంగా తెలియజేయాలి పుట్టిన రోజు పార్టీ కోసం మనం ఈ సిలిండర్ని అవసరం అని చెప్పడం వల్ల వారు త్వరగా మనకి డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తారు అనివార్య పరిస్థితుల్లో గ్యాస్ సరఫరాలు అనివార్యమైన అంతరాయాలు ఏర్పడితే బ్యాకప్ సిలిండర్ మన పార్టీని నిరాశపరచకుండా చేస్తుంది పార్టీ సందర్భంగా అదనపు గ్యాస్ అవసరం కావచ్చు కాబట్టి బ్యాకప్ సిలిండర్ ఉండడం మంచిది పాటీ త్వరలో ఉండ త్వరలో ఉండడం వలన సిలిండర్ను త్వరగా డెలివరీ చెయ్యాలని అభ్యర్థించాలి ఉదాహరణకు హలో నేను నా పేరు విద్య నా గ్యాస్ కనెక్షన్ నెంబరు రెండు మూడు నాలుగు ఐదు ఆరు మా చిరునామా అడ్రస్ చెప్పి అదనపు గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలనుకుంటున్నాను నాకు రేపటి లోపు పుట్టినరోజు పార్టీ ఉంది కాబట్టి సిలిండర్ను త్వరగా డెలివరీ చేయగలరా అని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాల్సిందిగా చెప్పుకోవాలి